సార్ నేను మీ టూర్ ట్రావెల్స్ని మాట్లాడుతున్నాను మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టం అన్నారు కదా ఎక్కడికి ట్రావెలింగో చెప్పగలుగుతారా మాకు ఓకే సార్ ఆ ట్రిప్కి ఏమైనా సెట్ చేసుకుందామని అనుకున్నారా టైమింగు డేటు అవన్నీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలరా సార్ ఒక ఫైవ్ మినిట్సు

ఒకే

ఒకే సార్ ఒకే సార్

అక్కడి నుంచి అక్కడికి ట్రావెలింగ్ సార్ మాకు ట్రావెల్ చార్జెస్ వచ్చేసరికి డీజిల్కి అండ్ అక్కడ అలా అవుట్లెట్కి చార్జెస్ పడతాయి సార్ మ్యాక్సిమం ఒక థర్టీ థౌసండ్ దాకా అవుతుంది సార్ ఇక్కడి నుంచి ట్రావెలింగ్ స్టార్ట్ చేయడానికి అవును సార్ ఈ ట్రావెలింగ్ కంటిన్యూ చేసిన తరువాత వెళ్ళడానికి సార్ అక్కడ మీరు యూస్ చేసుకునే దాని బట్టి అక్కడ అదే మీకు గైడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ మీ టూరిస్ట్ గైడ్ అన్నింటిలనీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు అక్కడ వాడుకునేవి అక్కడ తిరిగే ప్లేసెస్ అక్కడ జరిగిన చరిత్ర గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ ఏంటంటే ఈస్ట్ గోదావరిలో మీకు ఉన్న టూర్సు అక్కడ ఉన్న అదే టెంపుల్సు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాజికల్ ప్లేసెస్ గురించి మీకు మా టూరిస్ట్ గైడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ మేబి

మీకు ఎంతమంది వెళతారు ఏ విధంగా వెళతారు ఎంత బడ్జెట్తో వెళతారో కూడా క్లారిటీగా చెప్పారు అంటే వాళ్ళు చూసుకుంటారు సార్ ఇంకోటి ఏంటంటే మీకు తెలియజేయాల్సింది వన్ మినిట్ సార్ నేను చెప్పేది వినండి ఒక టూర్స్ ట్రావెల్స్కి అక్కడ గైడ్స్ చార్జెస్ పడతాయి సార్ అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అక్కడ ఎంట్రన్స్కి ఇప్పుడు ఒక తాజ్మహల్ తీసుకున్నారు అనుకోండి సార్ ఆ తాజ్మహల్ ఎంట్రన్స్కి త్రీ హండ్రెడ్ టికెట్ తీసుకుంటారు సర్ లోపలికి వెళ్ళిన తరువాత అవన్నీ విజిట్ చేయడానికి వాటిలికి వీటిలకి ఇంకా మొబైల్ యూస్ చేయడానికి ఉండదు సర్ లోపలికి స్లిప్పర్స్ వేసుకెళ్ళడానికి కూడా ఉండదు సార్ మీరు అనేది ఎలక్ట్రికల్ డివైసెస్ ఏవీ లోపలికి తీసుకెళ్ళడానికి ఉండదు సార్ ఇలాంటివి కొన్ని రూల్స్ అనేవి మీకు పాటించాల్సి వస్తుంది సార్ సో మీరు పర్టిక్యులర్గా ఇవన్నీ ఓకే అంటే మేము టూర్ అనేది ఓకే చేస్తాము సార్ ఓకే సార్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్ కొంచెం మీరు ఎక్కడికి వెళ్ళగలరో ఒక త్రీ మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ నాకు ఓకే సార్

మేఘాలయ్ ఓకే సార్ మీరు ఇంకేమేమీ మాట్లాడాలని అనుకుంటున్నారో మాతో కొంచెం మాట్లాడండి సార్ మాతో మీ సమయాన్ని పంచుకున్నారు అంటే మీ నుండి మేము కొన్ని వివరాలను తెలుసుకుంటాము సార్ చెప్పండి సార్

మీ ఫెసిలిటీని బట్టి మేము వస్తాము సార్ ఓకే సార్

ఓకే సార్ ఓకే సార్ అక్కడ కొడైకెనాల్ వెళ్ళిన తరువాత అక్కడ మంచు ప్రాంతాలు ఓకే సార్ మీరు చెప్పుకున్న ప్రదేశాలు అనేవి బాగా మంచుతో కూరుకుని ఉంటాయి సార్ కాబట్టి మీరు దుప్పటి అలాంటివి మేబి స్వెటర్ లాంటివి తీసుకుని సిద్ధంగా ఉండాలి సార్ అక్కడికి వెళ్ళిన తరువాత మళ్ళీ కొనుక్కోవడానికి అక్కడ ఎక్కువ కాస్ట్ చెప్తారు సార్ సో మీరు పర్టిక్యులర్గా అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా అన్నీ ఎక్విప్మెంట్స్ని రెడీ చేసుకోండి సార్ ఇంకా ఏమైనా వివరాలు కావాలా సార్ చెప్పండి సార్ పరవాలేదు సార్ మీరు ఎలా అంటే అలా మేము మీకు సద్వినియంగా ఏంటి సార్ చేస్తాను సార్ ఓకే సార్ ఇంకా మీకు ఏ రకమైన ఆహార అక్కడ ఫుడ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సార్ కొంచెం అక్కడ ఓకే సార్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెలింగ్కి తీసువెళ్ళడానికి ఓన్లీ మేబి నైంటీ టు కేజీస్ అనేది మాత్రమే మెంబర్కి ఒక మెంబర్కి వచ్చి నైంటీ టు కేజీస్ మాత్రమే తీసుకెళ్ళగలము సార్ అంతకుమించి ఎక్కువ అనేది మన ట్రావెలింగ్కి వెయిట్ లాస్ చేసుకుంటాము సార్ సో ఒక మెంబర్ నైంటీ టు కేజీస్ మాత్రమే తీసుకెళ్ళాలి సార్ మీరు ఇక్కడి నుంచి అమౌంట్ తీసుకెళ్ళినా కూడా అక్కడికి చేంజెస్ అవుతాయి సార్ ఇక్కడికి అక్కడికి అమౌంట్ అనేది డాలర్స్ మారతాయి సార్ సో మీరు ఇక్కడనే ఇక్కడ ఉండే వాతావరణం అక్కడ ఉండే వాతావరణం గురించి మీరు ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఏర్పాటు చేసుకోవాలి సార్ ఎందుకంటే అక్కడ ఏ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు సార్ అక్కడ పరిస్థితి మారిందంటే మళ్ళీ మీరు అక్కడున్న వాతావరణానికి అనుగుణంగా లేరు అంటే మళ్ళీ కొన్ని పరిజ్ఞానాన్ని మార్చుకోవాల్సి వస్తుంది సార్ సో చెప్పండి సార్ సో చెప్పండి సార్ ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా సార్ కొడైకెనాల్ మేఘాలయ అరకు ఓకే సార్

ట్రావెలింగ్ డీజిల్స్ బట్టి ఉంటుంది సార్ ఇప్పుడు ఫిఫ్టీ కిలోమీటర్స్కి ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకుంటారు సార్ మీరు సిక్స్ మెంబర్స్ వచ్చారు అంటే సిక్స్టీ టు డివైడ్స్ సిక్స్ ఇంటు ఫోర్ తీసుకుంటాము సార్ లేదు అంటే ఒక టెన్ మెంబర్స్ వస్తున్నారంటే ఒక లార్జెస్ట్ మిని బస్ తీసుకుంటాము సార్ మీరు వెళ్ళే ముందు మాకు కొంచెం ప్రత్యేకించి ఏర్పాటు చెప్పారు అంటే మేము అక్కడికి ఈస్ట్ గోదావరిలో ఉన్న మీ స్పెషల్ డివైస్ అంటే మేబి ఈస్ట్ దాకా ఉన్న ప్లేస్లను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము సార్ అండ్ పర్టిక్యులర్గా అక్కడ చెప్పాలి అంటే ఈస్ట్ గోదావరిలో ఉన్న కొన్ని టెంపుల్స్ ప్రత్యేకమైన టెంపుల్స్ దగ్గరి కూడా మిమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది సార్ ఎవరు వెళ్ళలేని ప్లేస్కి కూడా మీరు వెళ్ళొచ్చు సార్ సో ఇంకా ఏమన్నా మాట్లాడాలని అనుకుంటున్నారా సార్ ఒక రెండు నిమిషాలు నాకు మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఒక టూ మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఓకే మనీ అనేది ప్రాబ్లం ఏమీ లేదు సార్ మీరు మాకు కొంచెం కట్టి తరువాత మళ్ళీ వచ్చిన తరువాత రిటన్ ట్రిప్ వచ్చిన తరువాత అయినా కట్టవచ్చు సార్ బట్ మీరు ట్రావెలింగ్లో మీరు ఎంజాయ్ చేసి అడ్వాన్స్ ఒక సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఇస్తే చాలు సార్ ఎందుకంటే మాకు ట్రావెలింగ్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ అక్కడ మీకు అన్ని ఫెసిలిటీస్ చూడటానికి అంత ఛా అమౌంట్ ఖర్చు అవుతుంది సార్ ఓకేనా సార్ ఒకే సార్ ఇంకా ఏంటంటే మీరు అక్కడ మాకు హ్యాపీగా ఎంజాయ్ చేయడమే మాకు కావాలి సార్ మీరు అది ఒక బెస్ట్ మెమరీగా మీకు గుర్తు ఉండాలి సార్ లైఫ్లో సో మీకు ఇలాంటి మెమొరీ ఇంకా ఏ టైంలో మీకు ఎప్పుడు గుర్తు వచ్చినా ఇలా ఈ ప్రదేశానికి ఈ టూర్కి వెళ్ళడం వల్ల ఈ టూరిస్ట్ వల్ల మాకు ఇలా హ్యాపీగా జరిగిందని చెప్పి మీరు అనుకోవాలి సార్ ఇలా ఈస్ట్ గోదావరిలో ఉన్నా అన్నీ ప్లేస్లకి మిమ్మల్ని విజిట్ చేస్తాము సార్ అలా విజిట్ చేయడానికి మీరు ఓకే కదా సార్ ఓకే సార్ మీరు యునైటెడ్గా ఓకే అన్నారు కాబట్టి ఇంకా ప్రత్యేకంగా ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా సార్ అది మీరు చెప్పండి సార్ మేము మాది మా దగ్గర నుంచి అయితే ఇద్దరు గైడ్లు వస్తారు సార్ ఒక డ్రైవర్ వస్తారు సార్ మీకు అంతగా స్పెషల్గా కావాలి అంటే ఇంకొక డ్రైవర్ని ఎక్స్ట్రా పంపిస్తాను సార్ ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ కదా సో డ్రైవింగ్ ట్రబుల్ అవుతుంది సార్ సో డ్రైవింగ్ చేంజ్ చేయడానికి టెన్ మెంబర్స్ మినీ బస్ సరిపోతుంది కదా సార్ ఓకే సార్ థ్యాంక్ యు సార్ మీరు హ్యాపీగా ఉన్నందుకు అండ్ ఇలాగే కాల్ చేసారు సార్ కాల్ కట్ చేయడం మరచిపోయారు సార్ కొంచెం కాల్ కట్ చేయండి సార్ థ్యాంక్ యు సార్ మీరు అక్కడ ట్రావెలింగ్లో ఎంజాయ్ చేయడమే మాకు ఇంపార్టెంట్ సార్ థ్యాంక్ యు సార్ ఇవన్నీ వివరాలు తెలుసుకొని మీకు కాల్ చేస్తాను సార్ ఉంటాను సార్ ఉంటాను సార్ థ్యాంక్ యు సార్